పిల్లలపై టెక్నాలజీ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటంటే అండి అవి వారు ముందుగా ఎక్కువ ఫోన్ కు అలవాటు పడిపోయి టెక్నాలజీ అంటే ఇంకా వారి చదువులు వారు ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఇలాంటివన్నీ కూడా ఫోన్ లో ఎప్పుడైతే రావడం జరుగుతున్నాయో వారు సొంతంగా ఆలోచింపజేసే ఆలోచనలో కొంత లోపం కలుగుతుంది అలాగే వారు ఆరోగ్యరీత్య కూడా ఆటలనేవి ఆడడం అనేది చాలా ముఖ్యం వీరు స్కూల్ లో కాని లేకపోతే ఇంటి దగ్గర కాని ఈ ఆటలు అనేవి ఆడటం చాలా తగ్గించేశారు ఎందుకంటేనండి ఈ ఫోన్లు అనేవి వచ్చిన తర్వాత టెక్నాలజీ లో వారు ఆటలు గాని చదువుపరంగా కాని ఏదైనా కాని వారు ముందుగా ఫోన్ లోనే అన్ని ఆడడం కూడా చేస్తున్నారు దాని వల్ల వారికి ఆరోగ్యం అనేది కొంచెం సహకరించదు త్వరగా అనారోగ్యానికి గురవుతారు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎండలో ఆడతామో అప్పుడే మనకి అనారోగ్యాన్ని ఎదిరించే శక్తి అనేది మన శరీరంలో పుడుతుంది కాని వీరు స్కూల్ లో ఉన్నప్పుడు చదివిన ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటలైన ఆడటం అనేది ఎంతో ముఖ్యం కాని వారు ఆడటం అనేది మొత్తం మొబైల్ లోనే ఆడడం అనేది జరుగుతుంది దీనివల్ల వారికి కంటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది అదేవిధంగా వారి శరీరం కూడా కొంచెం మందభారతుంది కంటికి కొంచెం దెబ్బ తగిలింది అంటే కనుక ఇంకా వారి చూపు అనేది మందగిస్తుంది వారికి కళ్ళజోళ్ళు అనేవి చిన్నతనం నుంచే వెయ్యడం ఇంకా ఎంతో అవసరంగా మారుతుంది కాబట్టి వారికి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే అండి ముందుగా వారు ఎప్పుడైతే స్కూల్ నుంచి వచ్చారో లేదా ఎక్కడి నుంచి అయిన ఆడుకుని రావడం అనేది జరుగుతుందో వారికి ఫోన్ అనేది మనం దూరంగా పెట్టాలి ఈ ఫోన్ ఒకటే కాకుండా టీవీలు కూడా మనం మనం ఏదైతే చూస్తామో పిల్లలు కూడా అదే చూస్తారు అదే నేర్చుకుంటారు కాబట్టి మనం చూసే ఛానల్ కూడా మనం మంచిగా ఉండే ఛానల్ చూస్తే కనుక వారు కూడా ఎదుగుదలలో వారికి అటువంటి మాటలు అనేవి తోడ్పడతాయి అలాగే మనం ఏదైతే మనం ఇంట్లో పనులు చేస్తాం అటువంటి పనులు వల్ల కూడా వారు ప్రభావితం చెందుతారు ఈ మనం ఈ టెక్నాలజీ ని మంచిగానే యూజ్ చేసుకుంటే మంచిగానే ఉపయోగిస్తే మంచిగా ఉంటుంది చెడుయు చెడుగా ఉపయోగించుకుందాం అంటే చెడు అనేది కూడా మీకు అందుబాటులో ఉంటుంది మనం ఏదైతే ఎంపిక చేసుకుంటాము అదే మన భవిష్యత్తుగా మారే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి పిల్లలకి వారికి ఏది మంచి జరుగుతుందో వారికి ఏదైతే వారి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటామో వాటిని మాత్రమే మనం వారికి అందుబాటులో పెట్టేలాగా చూడాలి ఈ మొబైల్ అనేది తప్పనిసరిగా అవసరమైన రోజుల్లోనే ఉన్నాం కాకపోతే మనం వారికి ఏదైతే ఇవ్వకూడదో అందజేయకూడదో అటు అటు వాటికి మనం పాస్ వర్డ్ అనేది పెట్టుకోవడమో లేకపోతే అటువంటి ఫోన్ లో లేకుండా చెయ్యడమో చేస్తే కనుక మనం వారిని కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు అలాగే వారి ఫోన్ లో ఎక్కువ చూడకుండా ఒకేలా ఎక్కువ చూసే సమయం ఉంటే కనుక వారికి కాంతి అనేది వారి కంటికి డైరెక్ట్ గా తగలకుండా ఉండే అద్దాలు అనేవి ముందుగా వారికి అందించి అందులో చూస్తూ వారి చూపును కొంచెం మంచిగా ఉండేలా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటివన్నీ చేసి మనం వారిని మనం మంచి త్రోవలో పెట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను